హలో సార్ చెప్పండి అవును సార్ నేను మన నేను ఫీజ్ మొన్ననే కట్టినా సార్ మళ్ళా ఎందుకు ఫోన్ చేసారు సార్ చెప్పండి

అవునా సార్ త్యాంక్ యూ సార్

అంటే మేము ఇప్పుడు ఈ మధ్య మొన్నటిదాక ఊరికే ఫీజు కోసం అని ఫోన్ చేసీనారు ఊరికే మొత్తం సీరియస్గా మాట్లాడినారు కద సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్ అయితే సాంగ్సా అవునా అయితే నేను కూడా ఇంటికాడ కోచింగ్ ఇప్పిస్తాను సార్ సింగింగ్కి అయితే మన సిద్ శ్రీరామ్ ఉన్నాడు కదా సిద్ శ్రీరామ్ అంటే సిద్ శ్రీరామ్ అదే అతని దగ్గరకు పంపిస్తున్నా సింగింగ్ నేర్చుకోవడానికి మొన్న అనిరుద్ రాఘవేంద్ర కూడా కలిసినాడు మంచిగా పాడుతున్నాడు సినిమాలో ఛాన్స్ ఇస్తాం అంటారు అయితే మరి ఇప్పుడు మా అబ్బాయి మొత్తం కంప్లీట్గా స్టడీ బంద్ చేద్దాం అనుకుంటాన్నాడు సార్ అవునా అదే నేను చెప్తే ఇంటలేడు సార్ మరి ఏం చేయమంటారు మా అబ్బాయిని నేనేం కంప్లీట్గా మరి సింగింగ్ మొత్తానికే వద్దు అని నేను అంటే లేదు నేను స్టడీ బంద్ చేద్దాం అనుకుంటున్నారేపటి నుంచి స్కూల్ పోను అంటుండు సార్ మరి

మరి మా అబ్బాయేమో అట్లా చేస్తున్నాడు సార్ మరి

మరి ఇంటికాడ ఎప్పుడు చదవుటలేడు కద సార్ మొత్తం ఫోన్ వాడుకుంటూ ఉంటున్నాడు కొంచెం చెప్పండి సార్ మరి ఉరికే ఫోన్ వాడతున్నాడు ఊకే ఈ పబ్జీ అని గేమ్స్ అని అవి ఇవి బాగా ఆడుతున్నాడు

ఓకే సార్ మరి తిన్నారా సార్ తిన్నా సార్ ఇప్పుడే మా అబ్బాయి వచ్చినాడు ఎటో బయటకి బయట తిరుగుతున్నాడు బాగా మరి

ఓకే సార్ మరి ఓకే త్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ సార్ బై